నమస్తే మేడం రండి చాలా ఆఫర్లు ఉన్నాయండి ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ కూడా ఉంది సరే అండి లోపలికి కూర్చోండి ఎలాంటి టైప్ ఆఫ్వి చూపిమంటారు షర్ట్స్ చూపించనా అండి ఓకే అండి ఫుల్ లెంతా అండి ఆ ఫార్మల్ వేరా ఓకే ఇది చూడండి ఇది బ్లాక్ కలర్ ఓకే అండి ఒక్క నిమిషం ఓకే అండి ఒక్క నిమిషం ఇది చూడండి బ్లూ కలర్ దేని మీదికైనా సెట్ అవుతుందండి ఇదేమో వైట్ ఓకే అండి ఇది పక్కన పెడుతున్నాను ఓకే అండి ఫార్మల్ వేరా అండి కుర్తాసు సెట్స్ చూపించనా అండి ఆర్ జస్ట్ కుర్తాస్ చూపించనా లెగ్గిన్స్ తీసుకుంటారా ఓకే ఓకే అండి ఇది చూడండి ఇవన్నీ ట్రెండింగ్లో ఉన్నాయి లేటెస్ట్వి కలర్స్ కూడా ఓకే అండి వన్ ఒక్క నిమిషం ఇది చూడండి ఇది ఫుల్ హాండ్స్ ట్రెండింగ్లో ఉంది కొద్దిగ కూడా డిజైన్ వద్దా అండి సరే అండి ఒక్క నిమిషం ఓకే ఇది చూడండి ఓకే దీంట్లో ఈ త్రీ కలర్స్ ఉన్నాయండి ఓకే బ్లాక్ బ్లాక్ పక్కన పెడుతున్నాను ఇంక వేరే మోడల్స్ కూడా చూపిస్తుంది ఉన్నాయండి ఇదిగోండి ఈ షాట్స్ ట్రైల్ ఉందండి నార్మల్గా ఈ బ్రాండ్లో ఈ సైజ్ మీకు సరిపోతుంది మీకు డౌట్ ఉంటే ట్రైల్ కూడా చేయొచ్చండి అన్ని సెలెక్ట్ చేసుకున్నాక ట్రైల్ వేయండి అప్పుడు బిల్ చేస్తాము ఇదిగోండి ఈ టాప్ చూడండి జీన్స్ మీద ఇవి షార్ట్వి ఇవి లాంగ్వి రెండు వేసుకోవచ్చు ఓకే అండి అయితే ఇంకా చాలా ఉన్నాయండి మా దగ్గర ఒక్క నిమిషమండి ఓకే ఈ ఇది లేటెస్ట్ మోడల్ అండి ఇది ట్రెండింగ్లో ఉంది ఇంకా ఈ మోడల్స్ కూడా ఉన్నాయండి వీటిల్లో బిల్ టోటల్ బిల్ మీద ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుందండి మాకు ఓకే ఓకే అది తీస్తున్నాను ఇదిగోండి ఇది కుర్తా అండి ఫుల్ది మీరు లెగ్గిన్ మీద అయినా ప్లాజో మీదైనా సెట్ చేసుకోవచ్చు చాలా బాగుంటుందండి ఓకే ఇది పక్కన పెడుతున్నాను ఓకే ఒక్క నిమిషం అండి ఓకే ఇవి టీ షర్ట్స్ అండి హాఫ్ హ్యాండ్స్ ఎల్ సరిపోటుందండి మీకు ఈ బ్రాండ్లో ఎల్లే తీస్తున్నానండి మీరు క్వాలిటీ కూడా నాణ్యత కూడా చాలా బాగుంటుందండి క్లాత్ చాలా మెత్తగా ఉంటుంది మీకేమి చిరాకు అలా ఏమి ఉండదు అవునండి పొద్దున నుంచీ సాయంత్రం వరకు ఉన్నా ఎలాంటి చిరాకు ఉండదండి ఈ క్లాత్ చాలా మెత్తగా కంఫర్ట్గా ఉంటుంది ఆఫీస్కి కూడా డిగ్నిటీగా ఓకే దీంతో వైట్ ఉందండి ఒక్క నిమిషం ఇదిగోండి ఇది వైట్ ఇలా వస్తుంది ఓకే అండి ఇది పక్కన పెడుతున్నాను ఓకే ట్రయల్ చేసి రండి ఈ లోపు నేను బిల్లు రెడీ చేస్తాను ఒక్క నిమిషమండి ఇవి ఓకేనా మేడం ఫిక్సా ఇవి ఓకే అండి ఓకే నేను బిల్ చేస్తాను ఇదిగోండి ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ తీసివేయగా వేసానండి బిల్లు టు థౌజండ్ అయ్యిందండి థాంక్ యు అండి ఓకే ఓకే ఎప్పుడూ ఆఫర్స్ ఉంటాయండి లేటెస్ట్ ట్రెండింగ్ కూడా ఉంటాయి మీరు మళ్ళీ రండి న్యూ ఇయర్కి ఉంటాయండి క్రిస్మస్ న్యూ ఇయర్ నుండి స్టార్ట్ అయిపోయింది మళ్ళీ రండి తప్పకుండా థ్యాంక్ యూ మేడం